చరిత్రలో మా ప్రాంతానికి ఇతరులు ప్రాంతానికి మధ్య వివాదాలు ఉన్నాయి దానికి కారణం ఏమిటి అంటే ఉన్నత స్థాయి లేనివాళ్ళ గురించి చిన్న ఎత్తున ఒక వివాదం వచ్చింది ఉన్నవారొచ్చి లేని వారిని చిన్నచూపుగా చూడటం వారిని దూరంగా పెట్టడం వాళ్ళకి కావాలసిన ఆహారాలు ఇవ్వకపోవడం ఇంకా వాళ్ళను దూరంగా పెట్టడం వాళ్ళకి పని అలా లేకుండా చేయడం తిండి లేకుండా పిల్లలను వాళ్ళను దూరంగా పెట్టడం చాలా కఠినంగా శిక్షించేవారు వాళ్ళు వాళ్ళ చేతులతో ఏదైనా పని చేసుకునే బ్రతకాలి అనుకున్న ఉన్న వాళ్ళు వాళ్ళను అవేవీ చేయకుండా దూరంగా తరిమేసేవాళ్ళు ఇలా కాకుండా ఇంకా కుల మత బేధాలు కూడా ఉండేవి ఆ కుల మత భేదాల వల్ల కొన్ని ప్రాంతాల్లో చాలా గొడవలు వివాదాలు వచ్చేవి ఒక మతంలోకి ఒకరు ఒక కులంలోకి ఒకరు ఇలా రాకుండా మీరు మేము వేరువేరు అన్ని చిన్నచిన్న వివాదాలు ఏర్పడ్డాయి అలా కాకుండా వాళ్ళ మధ్యలో చాలా గొడవలు కూడా వచ్చాయి దీనికి కారణం కులమత పేద ధనిక అనే తేడా ఇవి తేడా అనేది లేకుంటే అందరూ సంతోషంగా ఉండవచ్చు